ఇప్పుడు డ్రైవరు నేను బుక్ చేశాను మీ యొక్క ఏజెన్సీ నుంచి వాళ్ళు రాలేదు కాబట్టి నేను నా ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను నా బుకింగ్స్ నేను ట్యాక్సీ ని క్యాన్సిల్ చేస్తన్నాను ఎందుకంటే నేను అనుకున్న టయానికి డ్రైవర్ రాలేదు దానివల్ల నేను ఇప్పుడు మీకు కార్ ని క్యాన్సిల్ చేస్తున్నాను అనుకున్న టయానికి డ్రైవర్ రావటం రాకపోవటం వల్ల నా ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేస్తాం అనుకుంటున్నాను ఇప్పుడు నా బుకింగ్స్ ని ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసేస్తే నా డబ్బులు నాకు రిఫండ్ చేసేయండి ఎందుకంటే నేను అనుకున్న టయానికి డ్రైవర్ వచ్చి ఉంటే నా ట్రిప్ క్యాన్సిల్ అయ్యేది కాదు ఇప్పుడు మీరు డ్రైవర్ రావటం వల్ల రాలేదు కాబట్టి నాకు ఇప్పుడు క్యాన్సిల్ అయితాంది ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు ఆ డ్రైవర్ అవసరం లేదు ఇప్పుడు నాకా ట్యాక్సీ కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ యొక ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీ యొక్క బుకింగ్స్ కూడా నాకు అవసరం లేదు ఇప్పుడు నేను ఈ బుకింగ్స్ కూడా నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను మీ యొక్క ఏజెన్సీలో ఆ ట్యాక్సీ ని క్యాన్సిల్ చేసేసి నా డబ్బులు నాకు తిరిగి పంపించేయాలని కోరుకుంటున్నాను దాని తర్వాత ఒక డ్రైవర్ రాని రాలేదు కాబట్టి నేను ఈ యొక ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నాను అది అనుకున్న టయానికి వచ్చి ఉంటే ఈపాటికి ట్రిప్పు కూడా నేను వెళ్ళేవాడిని అనుకున్న టయానికి రా రాలేకపోవటం వల్ల నేను ట్రిప్ క్యాన్సిల్ చేయిద్దామనుకుంటున్నాను ఇంక నేను ట్రిప్ వెళ్ళటం లేదు ఇప్పుడు మీరు బుకింగ్ క్యాన్సిల్ చేసేస్తే మీ ఏజెన్సీకి ఇంకా బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోతే నాకొక కన్ఫ్యూజన్ ఉండదు మీకు ఒక కన్ఫ్యూజన్ ఉండదు క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మీరు బుకింగ్స్ క్లియర్ చేసే క్లియర్ చేసేయండి ఫస్ట్ క్యాన్సల్ చేసేసి డ్రైవర్ ఎందుకు రాలేదు మీరు మీరే అడగండి దాని తర్వాత ఇప్పుడు నాకు ఈ బుకింగ్ క్యాన్సిల్ చేసేయండి ఇప్పుడు నాకు ఈ యొక్క ట్రిప్ నాకు అవసరం లేదు ఇప్పుడు టయానికి రాకపోతే ఇంక ఏం చేస్తాం ఇంక నాకైతే ఇంట్రెస్ట్ లేదు ట్రిప్ మీద కానీ చాలా సేపు నేను వెయిట్ చేశాను అయినా మీ యొక్క డ్రైవర్ రాలేదు నాకింక ట్రిప్ క్యాన్సిల్ చేసేసేయండి నా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీ కారు బుక్ చేసి ఉండేది నేను క్యాన్సిల్ చేసేయండి